పట్టణాలు గ్రామాలు అంటే చాలా మట్టికి ఎలా ఉంటుంది అంటే గ్రామాలలో తిరగడం అంటే మామూలుగేదైనా పని పడి పని పడ పోవడం వెహికిల్ ఉంటే వెహికిల్ పైనెళ్ళడం నేను ఉండేడిది ఆరంగర్ ఆరంగర్ ఎక్కడంటే అక్కడ హైదరాబాదు కాదు అక్కడ రంగారెడ్డి కాకుండా మిడిల్లో ఉంది కాబట్టి బోతిలి అడ్వాంటేజ్ ఉంటుంది కొన్ని జగల హైదరాబాద్ అని తీసుకోవడం కొన్ని జగల అలా అలా రంగారెడ్డి అని తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది ఇంకోటి తరచుగా ట్రావెలింగ్ అంటే కాలేజీకెళ్ళడం స్కూల్ ఉంటే స్కూల్లో వెళ్ళడం అంటే మనం ఒక ప్లేసులో ఉండం కదా ఇప్పుడు ఇల్లొక కాడ ఉండచ్చు స్కూల్ ఒక కాడ ఉంటుంది కాలేజ్ ఒక కాడ ఉంటుంది కాబట్టి తరచుగా ట్రావెల్ చేయడం ఇంకోటేదైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళడం అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళడం కూడా ఒక తరచుగా వెళ్ళమనుకో ఆఫ్టెన్ వీక్లీ వన్ టైమ్ ఆర్ మంత్లీ వన్ టైమ్ అలా వెళ్తాం సో అక్కడ కూడా మనం వెళ్తాం కాబట్టి అక్కడ కాలేజెస్ అంటే ఇప్పుడు కాలేజ్కి మార్నింగ్ వెళ్ళి ఈవ్ అక్కడనే ఉండి త్రీ వరకుండి త్రీ తర్వాత మళ్ళీ కాలేజీకెళ్ళింటికి రావడం ఇంటికి వచ్చినాక భోజనం చేయడం మళ్ళేదన్నా పని పడితే బండి తీసుకుని మళ్ళీ తిరగడం ఫ్రెండ్స్ వెంబడ ఫ్రెండ్స్ వెంబడ తిరగడం మళ్ళీ ఇంకోటి ఇక్కడ చాయ్ తాగనీకి పోవడం గానీ జ్యూస్ తాగనీకి పోవడం చాయ్ తాగనీకి పోవడం అలా తిరగడం అనేటిది చాలా మట్టికి చాలా తిరుగుతాం మనం డైలీ కాదు కాదన్నా మనం చెప్ప చెప్పి చెప్పకున్నా చాలా మట్టికి చాలా తిరుగుతాం చిన్న చిన్న బేసిక్స్ పనులకి కూడా ఇవాళ రేపు వెహికిల్స్ అవి మామూలుగా ఎలా అంటే అప్పుడు నడక పైనెళ్ళేవాళ్ళు నడక గుర్రాలు దూరంగుంటే గుర్రాల పైన ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం ఆటోస్ ఇంకా ఆటోస్ వెంబడ అలా అలా జీవితం అనేది కొనసాగుతుంది ఇవి ఫ్యూచర్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా చాలా వచ్చినాయి ఎలక్ట్రిక్ బస్సెస్ వల్లేంటంటే మనం ఫ్యూయల్ కంసప్సన్ అనేటిది తక్కువ చేస్తాం ఫ్యూయల్ అనేది ఆగదు దా ఛార్జింగ్ పెట్టినామా వెళ్ళిపోయినామా అన్నట్టు ఉంటుంది సో అలాంటివి కూడా బెటర్ ఇంకో చ ఇంకో తింగ్ వచ్చేసి మనం మన లైఫ్లో ట్రావెలింగ్ అనేటిది ఒక బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనుకుంటాం ఎందుకంటే ట్రావెలింగ్ అనేది చాలామందికి ఇష్టం ట్రావెలర్స్ ఉంటారు కొంతమంది వాళ్ళు తరచుగా కేరళ వెళ్ళడం బ్లాక్ చేసి పెడతారు ఊటి వెళ్తారు లాగ్ చేసి పెడతారు కాచిగూడ వెళ్తారు లాగ్ చేసి పెడతారు సో అలాంటి అందాలను ఒక పట్టణం యొక్క అందాన్ని చూడాలన్నా దాని యొక్క సొగసును చూడాలన్నా మనం ట్రావెలింగ్ చేయడం అనేది కన్ఫామ్ ట్రావెలింగ్ చేయ్యాలి మనం ట్రావెలింగ్ చేయడం వల్ల మనకి ఓకే బట్ మేబీ ఒక్కొక్కసారి చాలా మందికి బస్సెస్లో ట్రావెలింగ్ చేస్తే వాంటింగ్స్ రావడం అలాంటి ఎలర్జీ ఉంటుంది కొంతమందికి బసెస్ పడవు వాళ్ళు ఆటోస్కి వెళ్తా అంటారు అలాంటి అట్లా అన్నీ మనమైతే లైట్ తీసుకోలేము పబ్లిక్ ట్రాన్స్పోర్టు ట్రైన్సు జర్నీ అనేది అలవాటు చేసుకోవడం ఒక బెటర్ తింగ్ అనంటా ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనము వన్ అవర్ జర్నీ వన్ అండ్ ఆఫ్ అవర్ జర్నీ అంటే ఓకే బట్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ జర్నీ అలా ఉంటే అన్ని గ్రామాలు పట్టణానికి దగ్గరగా ఉంటాయని చెప్పలేం గదా ఫర్ ఎగ్జాంపులు ఇప్పుడు అరంగర్ ఉంది అరంగర్ నుండి అరంగర్ తర్వాత ఎన్నో ఉంటాయి విలేజెసు పావుల రెడ్డి నగర్ సాయి బాబా నగర్ అలా ప్రగతి కాలని అలా ఉంటాయి సో అన్నీ ఇక్కడ బసెస్ రావడం అంటే కష్టం సో అలానే మనం గ్రామాల్లో పట్టణాల సైడ్ వెళ్ళాలి ఇప్పుడు మనం అంటే గ్రామాల నుండి పట్టణం పట్టణంగా ఇప్పుడు అరంగర్నే తీసుకున్నా అలా పట్టణం సైడ్ వెళ్ళాలి కాబట్టి మనకు పట్టణం అనేది చాలా ఇంపార్టెంట్ పట్టణం అంటే మళ్ళీ ఏదో కాదు సిటీ టైపులో చాలా బసెస్ అవి తిరగడు తిరుగుతాయి కదా దాన్ని పట్టణం టైపు అంటారు అలాంటి జాగాలలో తిరగడం అనేది బెటర్ తింగ్ చాలా మట్టికి నేనేం చెప్తానంటే ట్రావెలింగ్ అనేటిది కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు మేబి వాళ్ళ పర్సనల్ ఛాయిసా ఏదో గానీ కొంతమందికి పడదు అలాంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే ట్రావెలింగ్ అనేటిది ఒక బెస్టర్ ఎక్స్పీరియన్స్ మంచిగా ట్రై చేసాం అంటే ట్రావెలింగ్లో కూడా మనం చాలా సంపాదించచ్చు ట్రావెలర్స్ కూడా డీల్ చేసి ట్రావెలింగు ప్యాకేజెస్ ఇచ్చి చాలా మట్టికి కేరళా పోవాలి ఫోర్ థౌజండ్ ప్యాకేజ్ అలా కూడా సంపాదించచ్చు ఊటీ పోవాలి ఓ త్రీ థౌజండ్ ప్యాకేజ్ అలా సంపాదించచ్చు మేబీ వాళ్ళు దేర్ మిగలచ్చు ఫైవ్ టూ సిక్స్ హండ్రెడ్ బట్ అలా కూడా సంపాదిస్తున్నారా లేదా ఇప్పుడు రీల్స్లో చేస్తారు ఎక్కడెళ్ళాము ఎక్కడ అర్ధనాగేశ్వరం కామ కామారెడ్డి అలా అలా టెంపుల్స్ గురించి చెప్పడం అలాంటివి చాలా ఉంటాయి